యువ విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ సరదాగా ఆకర్షనీయంగా మార్చడం చాలా కీలకం అందుకోసం కొన్ని అకస్మాత్తు పద్ధతులు ఉన్నాయి

ఆసక్తిగా నేర్చుకుంటారు ఉదాహరణకు చిన్న రోబోస్ తయారు చెయ్యడం లేదా సరళమైన రసాయన శాస్త్ర ప్రయోగాలు చెయ్యడం గేమిఫికేషన్ విద్యను ఆటల రూపంలో అందిస్తూ పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు సైన్స్ పజిల్స్ క్విజెస్ ఎడ్యుకేషన్ గేమ్స్ స్టోరీస్ అండ్ డాక్యుమెంటరీస్ సైన్స్ అండ్ టక్ టెక్నాలజీల కథలు ద్వారా చెప్పడం ద్వారా చాలా ప్రభావవంతంగా ఉంటుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ మేరీ క్యూరీ వంటి ప్రముఖ శాస్త్రవేత్తల కథలు చెప్పడం ద్వారా ప్రేరణ కలిగించవచ్చు అలాగే నేషనల్ జియోగ్రఫిక్ బీబీసీ ఎర్త్ వంటి డాక్యుమెంటరీ వీక్షించడానికి సూచించాలి టెక్నాలజీలో ఉపయోగించడం ఆగ్మెంటెడ్ రియాలిటీ లాంటి టెక్నాలజీలను ఉపయోగించి విద్యను మరింత ఇంటరాక్టివ్గా చెయ్యొచ్చు ఉదాహరణకు సౌరమండలం గురించి అనుభవం ఇస్తే పిల్లలు దాని నిజంగా చూసిన అనుభూతి పొందుతారు